ఇప్పుడు మన రైల్వే స్టేషన్లో ఎన్నో ఇబ్బందులను ఫేస్ చేస్తూ ఉన్నాం మన ట్రైన్ వస్తుందా లేదా లేకపోతే అది కరెక్ట్ టయానికి వస్తుందా అని మనం ఎన్నో ఇలా ఎన్నెన్నో ఫేస్ చేస్తూ ఉన్నాం బట్ ఒక్కటి ఇప్పుడు మనకు వేర్ ఇజ్ మై యాప్ ట్రైన్ ఒకటుంది ఓకేనా వేర్ ఇజ్ మై ట్రైన్ అనే యాప్ ఒకటుంది బట్ మనకు మేక్ మై ట్రిప్ అనేది అలా సంథింగ్ ఎన్నో యాప్స్ కూడా మనకు ఉన్నాయి దాన్ని బట్టి మనం మన ట్రైన్ ఎక్కడ ఉంది అది ఏ స్టేషన్ దాటింది కూడా మనం ఇప్పుడు అన్నీ తెలుసుకోవచ్చు ఓకేనా ఇప్పుడు మనం బయ ఇప్పుడు మనం బయలుదేరక ముందే మన ట్రైన్ ఎక్కడ ఉంది ఇప్పుడు బై మిస్టేక్ నేను గుంటూరులో గుంటూరులో ట్రైన్ ఎక్కాలి బట్ ట్రైన్ హైదరాబాద్ నుంచి బయలుదేరుతుంది బట్ నేను గుంటూరు నుంచి తిరుపతికి వెళ్ళాలి సో ట్రైన్ ఇప్పుడు హైదరాబాద్లో ఎక్కడ హైదరాబాద్లో బయలుదేరిందా లేదా లేకపోతే అక్కడే ఉందా అనేది కూడా మనకు తెలుసుకోవచ్చు ఓకేనా ఇప్పుడు మనకు ట్రైన్ యొక్క సిటింగ్ ఇప్పుడు ట్రైన్ ఇప్పుడు బయలుదేరింది ఇప్పుడు మన దగ్గరికి స్టేషన్ ఎన్ని గంటలకి వస్తుంది ఏమన్న డిలే అయ్యిందా లేకపోతే అనేది అన్ని చెక్ చేసుకోవడానికి కూడా మనకు వేర్ ఇజ్ మై ట్రైన్ అనే యాప్ అనేది కూడా ఉంది ఓకేనా దాన్ని మన ఫ్రెండ్స్ కూడా షేర్ చేయొచ్చు ఒకేనా ఎలా అంటే ఇప్పుడు ట్రైన్ ఇ పలాన దగ్గర ఉంది ఆ యాప్ అనేది షేర్ చేసుకోవచ్చు కాకపోతే ట్రైన్ లొకేషన్ కూడా మనం అంటే ట్రైన్ యాప్ను కూడా సెండ్ చేసుకొని అండ్ అప్పుడు ట్రైన్ ఎక్కడ ఉందో ఆ ట్రైన్ డిస్టెన్స్ ఇప్పుడు గుంటూర్ దాటిందా గుంటూర్ దాటిందా అని కూడా మన ఫ్రెండ్స్కి కూడా మనం షేర్ చేసుకోవచ్చు ఇలా మనకి ఎన్నో ఉన్నాయి బట్ మనం అన్ని ఇప్పుడు వేర్ ఇజ్ మై ట్రైన్ యాప్ అది వేర్ ఇజ్ మై ట్రైన్ యాప్ అనేది కూడా మనకు చాలా యూస్ఫుల్గా ఉంది ఓకేనా ఇప్పుడు ట్రైన్ అనేది మనం ఆ ట్రైన్ యాప్లోకి వెళ్ళామా మనం ఆ ట్రైన్లో ఉన్నామా ఈ ట్రైన్లో ఉన్నామా బట్ ట్రైన్ ఎక్కడ ఉంది ఇప్పుడు మనం ఎక్కాల్సింది ఎక్కడ గుంటూరు గుంటూరులో స్టేషన్లో ఆ యాప్ అనేది గుంటూరు లొకేషన్ స్టేషన్ నేమ్ కొట్టి ఆ యాప్లో చూస్తే ట్రైన్ నెంబర్ కొట్టిన లేకపోతే ట్రైన్ నేమ్ కొట్టిన లేకపోతే ఆ గుంటూరు ఇప్పుడు నేను ఎక్కాల్సింది గుంటూరు ఎగ్జాంపుల్ గుంటూరు సరే గుంటూరు అని ఊరిని టైప్ చేసిన మనకు మనం ఎక్క ట్రైన్ నెంబర్ ఉంటుంది ఆ ట్రైన్ ఎక్కడ ఉంటుందో కూడా మనకి తెలిసిపోతూ ఉంటాయి కొన్ని అలా కూడా మనం ఎన్నో చెక్ చేసుకోవచ్చు ఆ యాప్ అనే ద్వారా ఇప్పుడు మన కుటుంబ సభ్యులు కూడా మనం ఈజీగా షేర్ చేయవచ్చు ఇప్పుడు గుంటూ ఇప్పుడు అక్కడ నుంచి బయలుదేరిన ట్రైన్ అని కూడా మనం ఈజీగా ఈజీగానేది కూడా షేర్ చేయవచ్చు బట్ మనం అనేది కూడా ఇలాంటివన్ని చిన్న చిన్న సినారియోస్ మనం మన ఫ్యామిలీస్ కూడా కొంచెం సింపుల్గా చెప్పడానికి అది తెలుగులో ఉంటుంది తమిళ్లో ఉంటుంది హిందీలో ఉంటుంది ఇంగ్లీష్లో ఉంటుంది బట్ మనకు ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్ అనేది కూడా దానికి మనం ప్రొవైడ్ చేసుకోవచ్చు ప్రొవైడ్ చేసుకుని కూడా దాన్ని ఈజీగా మననేది పాసిబిలిటీ చేయవచ్చు పాసిబిలిటీ చేసుకుని కూడా మనం అనేది సింపుల్గా సినారియోస్ని మన ఫ్రెండ్స్ కానీ ఇలా తెలియని వాళ్ళకు కూడా ఈజీగా మనం అనేది తెలియజేయొచ్చు మనకు ట్రైన్ అనేది కూడా అసల అసలు ఉందా లేదా అది కూడా చెక్ చేసుకోవచ్చు అసలు క్యాన్సిల్ అయ్యిందా లేకపోతే ట్రైన్ రిజర్వేషన్ చేపించుకున్నామా ఆ యాప్ ద్వారా మనం అనేది కూడా ఎన్నో చెక్ చేసుకోవచ్చు ఇన్సెడ్ ట్రైన్ మనం ఇన్సెడ్ ట్రైన్లో ఉన్నా లేకపోయినా మన ట్రైన్ ఎక్కడ ఉంది ఇన్ కేస్ ట్రైన్ లొకేషన్స్ మనకి షేర్ అవ్వలేదు బట్ మనం అయ్యి కూడా చెక్ చేసుకోవచ్చు ఓకేనా మనకు అవతల సైడ్ యాడ్నో ఉన్నా మనకి ఇన్ కేేస్ ఎన్నో బయట ఎన్నో పనులు ఉన్నా గానీ మనం అలాంటివన్నీ కూడా ప్రొవైడ్ ముందుగా చేసుకోవచ్చు ఇలాంటి మనకి ఎన్నో యాప్ లనేది కూడా మనకి పాసిబిలిటీస్లో ఉంటయ్ మనం అలాంటి సింపుల్ సింపుల్ సినారియోస్ని గుర్తుపెట్టుకొని మనం చేసుకుంటే మనకు చాలా సింపుల్గా ఉంటది బట్ దానివల్ల మనకేందంటే మనం మన ఫ్యామిలీస్కి షేర్ చేయొచ్చు ఇతర ఇతర విషయాలు గురించి కూడా చెప్పొచ్చు బట్ మనకనేది కూడా అలా మనకు చెప్పడం వల్ల మనకు ఎక్స్పీరియన్స్ వస్తది వాళ్ళకి తెలుసుకోవడం వల్ల వాళ్ళకి ఎక్స్పీరియన్స్ వస్తది